హలో మ్యాడం కుమారి ట్రావెల్ ఏజెన్సీనా అండి మ్యాడం నా పేరు ఆనంద్ బాబండి మ్యాడం మేము హైదరాబాదులో ఉంటామండి ఈ దసరాకి ఇలా కాకినాడ రావాలనుకుంటున్నాము అంటే మా చుట్టాలు ఉన్నారండి కాకినాడలోని వాళ్ళు ఇలా దసరాకి రమ్మంటున్నారు సో మేము ఇక్కడ కాకినాడ వస్తామండి దసరా ఈ నెల ఇరవై నాలుగున వస్తున్నామండి మాకు ఇరవై నాలుగు నుంచి కాకినాడలో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అన్ని మమ్మల్ని తిప్పాలి అండి అంటే గుళ్ళు గోపురాలు మొత్తం అంతానండి అలాగే ఇరవై నాలుగున ఇరవై ఐదు కాకినాడలో ఉంటాం అండి ఇరవై ఐదు సాయంకాలం నుంచి మమ్మల్ని రాజమండ్రి తీసుకెళ్ళండి రాజమండ్రి అయిపోయాక ఇరవై ఐదు సాయంకాలం రాజమండ్రి లెక్క ఇరవై ఆరు ఇరవై ఏడు రాజమండ్రిలోనే మొత్తం లోపల చుట్టుపక్కలున్న ప్రదేశాలన్నీ తిప్పాలండి

అవును మ్యాడం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ తిప్పాలండి ఇంకా అవి కూడా అయిపోయాక మమ్మల్ని ఇరవై ఏడు సాయంకాలంకి మమ్మల్ని ఏర్పోర్ట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసేస్తే మాకు సరిపోతదండి మ్యాడం మేము ఆరుగురు వస్తామండి అవును మ్యాడం ఒకళ్ళే ఉంటారు మ్యాడం ఏజ్డ్ పీపుల్ అంటే మా సిస్టర్ ఉంటుంది ఎస్ మ్యాడం టోటల్ టోటల్గా ప్యాకేజ్ ఎంత అవుతుందో మాకు ఏంటో కొంచెం చెప్తారా మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఎటు సాయంకాలానికి మేము రాజమండ్రి వెళ్తామని చెప్పాము కదండీ మాకు ఇరవై ఐదు సాయంకాలం ఇరవై ఐదు నుంచి డ్రైవర్ మా దగ్గరే ఉండాలండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు కూడా మా దగ్గరే ఉండాలండి ఇరవై ఏడు సాయంకాలానికి మేము దింపుతాం మీకు మమ్మల్ని రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పికప్ చేసి మీ దగ్గరికి వచ్చేస్తాదండి ఓకే మ్యాడం చార్జీ ఎక్కువైనా పర్లేదండి ఎందుకంటే మేము మళ్ళీ రాజమండ్రిలో ఇంకో ట్రావెల్ ఇంకో ట్రావెల్ ఏజెన్సీ చూసుకోకుండా ఇంక మీరే మీ ఏజెన్సీ తోనే మొత్తం ట్రా ట్రిప్ అనేది నా నా వెకేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటానండి ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఓకేనండి నేను మొత్తం మీకు మెసేజ్ చేస్తాను ఎంతవుతుంది ఏంటని ఎక్కడికి రావాలి లొకేషన్ మీకు పంపుతాను ఓకే మ్యాడం త్యాంక్ యూ మ్యాడం